హలో హాయ్ బాగున్నాను నువ్వు ఏమి చేస్తున్నావు ఫ్రీగా ఉన్న చెప్పు ఓ అవునా నువ్వు వెళ్తాను అంటే నేను వస్తాను నీతో పాటు తీసుకుందాము నాకు అయితే అంత ఐడియా లేదు నీకు ఏమన్న ఐడియా ఉంటే చెప్పు

అదే మనం ఎప్పుడు వెళ్ళలేదు కదా ఒకసారి ట్రై చేయచ్చు చేద్దాం నేను యాక్చువలీ నేను ఓక చిన్న చైన్ లేదా నెక్లెస్ తీసుకుందాం అనుకుంటున్నాను యాక్ ఓ అవునా అవును రేట్ ఎంత ఉంది ఏమన్న ఐడియా ఉందా నీకు అయ్యయ్యో అవునా

సరే అయితే

సరే

బాయ్